నేను పుస్తకాలను కోనసీమ జిల్లాలోని రావులపాలెంలో ఎక్కువగా కొంటూ ఉంటాను అక్కడ అన్ని రకముల పుస్తకాలు అలాగే స్టేషనరీ వస్తువులన్నీ కూడా అక్కడ దొరుకుతూ ఉంటాయి అక్కడ కూడా హోల్సేల్ షాపులు ఉన్నాయి కాబట్టి ఎంత ఎక్కువగా మనం కొనుగోలు చేస్తే మనకి అంత తక్కువ శా అంత ఎక్కువ శాతం మనకి రాయితీ అనేది వస్తుంది అంటే డిస్కౌంట్ అనేది ఇస్తారు హోల్సేల్ షాపు కాబట్టి మనం కొనుక్కొ కొనుగోలు చేసిన దానిమీద ఒక ఐదు శాతమైనా మనకి డిస్కౌంట్ అనేది వస్తుంది కాబట్టి నేనెక్కువగా రావులపాలెం వెళ్లి కొనుగోలు చేయడానికి ప్రాముఖ్యత ఇస్తాను అలాగే అదే రావులపాలెంలో మనకి రెండు సెకెండ్ హ్యాండ్ బుక్లు అమ్మే స్టోర్ ఒకటి ఉంది చౌదరీ బుక్స్ అండ్ స్టేషనరీ అనే షాపులో మనకి అయిదవ తరగతి నుంచి అన్ని టెక్స్ట్ బుక్లు అలాగే జీకే బుక్లు అలాగే కరంట్ ఎఫైర్సు ఇలాంటి అన్ని బుక్లూ కూడా మనము చౌదరీ బుక్స్ అండ్ స్టేషనరీలో దొరుకుతాయి మనమక్కడ అలాగే మనకి సెకెండ్ హ్యాండ్ బుక్స్ కూడా అమ్ముతారు అంటే ఎలాగంటే కొంతమంది వాడేసి అమ్మేస్తారు కదా వారి దగ్గర నండి కొనుగోలు చేసి వారు మనకి అందుబాటులోకి తెస్తారు ఆ బుక్స్ అనేవి కొంత తక్కువ రేట్కి అందిస్తారు ఎందుకంటే అవి ఆల్రెడీ వాడేసారు కాబట్టి మనం తిరిగి వాడతా వాడటానికి కొంత అమౌ కొంత డబ్బనేది చెల్లించాల్సి ఉంటుంది సెకెండ్ హ్యాండ్ బుక్సు ఈ కరంట్ ఎఫైర్సులోనూ ఉంటాయి అలాగే అయిదవ తరగతి నుంచి పదవ తరగతి వరకూ టెక్స్ట్ బుక్లు కూడా ఉంటాయి అలాగే మనకి యేయన్నా ఆల్ఇన్వన్లు కావలన్నా చదువు పరంగా స్కూ స్టూడెంట్స్కి అలాగే డిగ్రీ చదువుతున్న వొకేషనల్ కోర్స్లో ఉన్న వారికి ఇలాన్ ఇలాంటి వారికి సెకెండ్ హ్యాండ్ బుక్స్ అనేవి ఉపయోగపడతాయి అవి తక్కువ ధరకే వస్తాయి కాబట్టి కొనుగోలు చేసుకోవడానికి బాగుంటాయి ఇవి మా జిల్లాలో నేను కొనుగోలు చేసే పు పుస్తకాలు కొనుగోలు చేసే స్టోర్లు ఎక్కడున్నాయి అంటే రావులపాలెంలో అదుందికదా నాయుడు బుక్స్టాల్లో నేను కావల్సిన తెల్లపుస్తకాలు లేకపోతే రూల్డ్ పుస్తకాలు పెన్లూ పెన్సిల్లూ అక్కడ కొనుగోలు చేస్తాను అలాగే సెకెండ్ హ్యాండ్ బుక్స్ వచ్చేసరికి చెప్పినట్లుగా చౌదరీ బుక్స్ అండ్ స్టేషనరీలో మనకి కావల్సిన సెకెండ్ హ్యాండ్ బుక్స్ అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి నేను వాటిని అక్కడ కొనుగోలు చేస్తాను